హలో ఎవరండి అవునండి చెప్పండి మీకు ఏమి కావాలి ఏ బుక్స్ కావాలండి ఆ అంటే ఉంటాయండి కొన్ని వేరే వేరే బుక్స్ అంటూ కొన్ని నేమ్స్ ఉంటాయి మీకు ఏ బుక్స్ కావాలి ఏ రికార్డ్స్ కావాలి ఏవి కావాలో చెప్తే మేము మీరు ఎక్కడ ఉంటారు ఓకే ఓకే అండి ఇంకా ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్లో ఉంటాయండి

ఓకే అండి రికార్డ్సు మా ఇప్పుడు అందుబాటులో లేవండి ఒక రెండు రోజుల తర్వాత మేము తెప్పిస్తాము మీకు ఎప్పటి లోపు కావాలో చెప్పండి ఓకే అండి మేము రేపటి లోపు తెప్పించి మీకు పెడతాము మీ గ్రాఫ్స్ కూడా ఏది అంటే ఏవి కావాలి ఓకే

అది అది లేదండి మేము తెప్పిస్తాము అది కూడా మేము ఒక రెండు రోజులకి తెప్పిస్తాం అండి

ఓకే అండి మీ మీ నెంబరు ఇదేనా అండి మీరు లో

ఆ క్వాలిటీ మంచిగా ఉంటుంది అండి మాకాడ అన్నీ ఉంటాయి మీ ఫ్రెండ్స్కి మీకు ఇంకా ఏమైన కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం మా దగ్గర మంచి బుక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయండి క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది మీకు ఎప్పుడన్న అవసరం వస్తే చెప్పండి ఈనెంబర్కి ఫోన్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ